సార్ నేను చిన్ననాటి నుండి స్కూల్లో తెలుసుకున్న విషయాలపై ఎక్కువగా తెలుసుకుంది భారతదేశంలోని కొంతమంది రాజుల గురించి తెలుసుకున్నాను పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజ నీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యా బుద్ధులు నేర్పించి చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మెలకింప చేసింది పరిమిత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతని కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిషాత్నుడై సకల విద్యలు తెలుసుకుని శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనలో లక్ష్యంగా తన వ్యవహారాలు మొదలుపెట్టాడు పదిహేడు ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన పూర్ణోకోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండను రాజ్ గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతం అంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన సహాజిని బందీ చేసాడు తర్వాత శివాజీని బెంగళూ రులో ఉన్న శివాజీ అయినా శాంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇద్దరు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరుపొందిన న అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్దానికి పంపించాడు